నేను కరాట నేర్చుకోవడం జరిగింది చిన్నప్పుడు నేను నా ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు నేను ఆ కరాటే క్లాసెస్ తీసుకోని ఆ నేర్చుకోవడం జరిగింది నేను కరాటే క్లాసెస్ తీసుకున్నాక నాకు ఒక రెండు మూడు ప్రోగ్రామ్స్ అనేవి చేయడం జరిగింది ఆ కరాటే ప్రోగ్రాంలో నాకు ఎల్లో బెల్టు అండ్ బ్లూ బెల్ట్ బ్లాక్ బెల్ట్ కూడా జర్ జరగ వచ్చటం రావడం జరిగింది సో నేను అది ఎక్కువ గర్వకారణంగా ఆ అ అనిపిస్తుంది నాకు నేను ఎంత కష్టపడి పోటీల్లో పాల్గొన్నాను సో ఆ పాల్గొన్నప్పుడు నా కష్టానికి ఫలితం దక్కింది నా పేరెంట్స్కి మంచి గౌరవం దక్కింది ఎందుకంటే ఆ విజయం వెనుక చాలా కష్టం అనేది ఉంది నాది సో నేను అన్ని ప్రోగ్రామ్స్కి వెళ్ళేదాన్ని నాకు మంచి మంచి ప్రోగ్రామ్స్లలో ఎల్లో బెల్ట్ కూడా వచ్చినాయి లాస్ట్ బ్లాక్ బెల్ట్ కూడా వచ్చింది కరాటే చాలా బాగా చేస్తాను నేను సో నాకు అది ఆ సర్టిఫికేట్స్ కూడా చాలా వచ్చాయి నేను చాలా చాలా పోటీళ్ళలోకి కూడా వెళ్ళాను నా విజయాన్ని నేను ఎప్పు ఎప్పుడైనా గౌ గౌరవ పడుతాను నా పేరెంట్స్ కూడా నా విజయానికి గౌరవపడుతారు నన్ను కన్నందుకు నేను సాధించిన మెడల్స్ బెల్ట్స్ చూసి వాళ్ళు కూడా చాలా సంతోషపడుతారు నేను చాలా కష్టపడి నేర్చుకోని చాలా పోటీల్లో పాల్గొనడం జరిగింది నా విజయానికి నేను మంచి గౌరవాన్ని తీసుకువచ్చుకున్నాను నాకు చాలా గౌరవ పడుతాను